పశ్చిమ గోదావరి జిల్లాలో జరుపుకునే పండుగలు అంటే సంక్రాంతి ఇంకా విజయదశమి ఇంకా వినాయక చవితి అనేవి చాలా ఎక్కువగా జరుపుకుంటారు పశ్చిమ గోదావరి ఎందుకంటే మా సైడు గుడిలు గోపురాలు చాలా ఎక్కువ కాబట్టి వాటికి సంబంధించిన పండుగలు అనేవి చాలా ఎక్కువగా జరుపుకుంటారు మాకు ప్రాంతీయ పండుగలు అంటే ఏమీ లేవు మేము ఎక్కువగా జరుపుకునేది దసరా విజయదశమి లేదా వినాయక చవితి సంక్రాంతి పండుగలను చాలా బాగా జరుపుకుంటాం అప్పుడంటే సాంప్రదాయపరమైన పిండివంటలు అనేవి తింటూ ఉంటారు అందరూ కలిసిమెలిసి ఉంటు ఉంటారు జాతీయ పండుగలు అంటే ఏమీ లేదు అంబేద్కర్ జయంతి లేదా గాంధీ జయంతి లేదా పబ్లిక్ సంబంధించిన లేదంటే దేశానికి పౌరులకి సంబంధించిన పండుగలు వారి జయంతుల్ని చాలా ఇక్కడ ఆహ్లా ఆర్భాటంగా జరుపుకుంటారు